నమస్తే అండి స్విగ్గీకి సంబంధించినటువంటి డెలివరీ విక్రేత మీరే కదా ఓకే నమస్తే నేను ఒక రెస్టారెంట్ నుంచి నాకు కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ను నేను ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసి దాదాపు మూడు గంటలు సమయం అవుతుంది అయినా నేను పెట్టినటువంటి ఆర్డర్ నాకైతే అందలేదు నేను ఆ రెస్టారెంట్ నుండి పెట్టిన ఆ ఒక్క ఐటమ్స్ ఏంటంటే చికెన్ ధమ్ బిర్యాని రొయ్యల వేపుడు పీతల పులుసు అలాగే ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇవి నేను ఆర్డర్ పెట్టి చాలాసేపు అయింది నాకైతే ఇంకా అందలేదు కానీ ఒక ముప్పై నిమిషాలు ముందు నా మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ఏంటా అని నేను నా మొబైల్ని తెరిచి చూడగా మీరు పెట్టినటువంటి ఆర్డర్ అందుకునందుకు ధన్యవాదములు అని మెసేజ్ నాకు రావడం జరిగింది దానిని చూసిన వెంటనే నాలో నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకంటే నేను పెట్టినటువంటి ఆర్డర్ నాకైతే ఇప్పటిదాకా అందలేదు ఎందుకు అందలేదో నాకు తెలియదు కానీ మరి అందకుండా నా మొబైల్కి ఆ మెసేజ్ ఎలా వచ్చింది రెస్టారెంట్ వారు పెట్టారా లేకపోతే మీ యొక్క కంపెనీ భాగస్వామ్యం పెట్టిందా అది ఎలా వచ్చిందో నాకు మీరు తెలియచేయాలి ఆయినా నేను పెట్టినటువంటి ఆర్డర్ నాకు అందుకుండా మెసేజ్ ఎలా వచ్చింది నా డబ్బులు అయితే తీసేసుకున్నారు మరి పోయిన డబ్బులు నాకు తిరిగి ఎలా వస్తాయి డబ్బులు వస్తాయా లేకపోతే నేను పెట్టిన ఆర్డర్ వస్తుందా అసలు ఎందుకు అలా జరిగిందో మీరు ఒక్కసారి నాకు తెలుసుకొని నాకు తెలియజేయాలి ఒకవేళ ఆర్డర్ అందకుండా అందింది అని వచ్చినందుకు మీ మీద నేను చర్య తీసుకోవాల్సి వస్తుంది ఒకసారి మీరే ఆలోచించి దానిపట్ల ఒక నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని మీ యొక్క యాజమాన్యాన్ని నేను కోరుతున్నాను మరి ముఖ్యంగా ఈ విషయంపై కూడా నేను ఒక రెస్టారెంట్కి ఫోన్ చేస్తాను ఆ రెస్టారెంట్ వాడిని కూడా కనుక్కొని అసలు ఏం జరిగిందో నాకు తెలియజేయమని అడుగుతాను ముందుగా నేను చెప్పి వచ్చేది ఏంటంటే నాకు రావాల్సినటువంటి ఆర్డర్ను తొందరగా పంపించాలని కోరుతున్నాను